మన సైడ్ పెళ్ళిలో పెళ్లికూతురికి చాలా కట్న కానుకలు చదివిస్తారు ఎలా అంటే బహుమతులు ఉంటాయి అలాగే డబ్బులు ఉంటాయి అలాగే బంగారం ఉంటుంది అనేక బహుమతులు ఉంటాయి కట్నం కట్నం ఇచ్చేటప్పుడు కూడా పెళ్ళి కూతురికి చదివింపుల్లో కట్నం కూడా ఉంటాది అలాగే కొలిగ్స్ అనగా ఫ్రెండ్స్ అనగా చాలామంది వస్తుంటారు కదా వాళ్ళు కూడా అమౌంట్ చదివింపులు చదివించుతారు పల్లెల్లో చు చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా పళ్ళెంలో ఎంతో కొంత అమౌంట్ వేసి అలాగే బహుమతులు ఇస్తూ అన్ని చదివిస్తారు కట్న కానుకలు అంటే వాళ్ళ పే అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు కట్న కానుకలు కూడా అదే పెళ్ళి కూతురు పళ్ళంలో పళ్ళెంలో పెట్టి బహుమతులు ఇస్తారు పంతులుగారు చేత